నేను మొబైల్ న్యూస్ ఫీడ్లను చూస్తాను ఎందుకంటే ప్రతిసారి నేను ఎ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జాముల్లో దానికి అప్ టు డేట్ ఉండాలి కాబట్టి ఈ న్యూస్ ఫీడ్లు అనేది మాకు ఎగ్జాములు రాసే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంటాయి ఎక్కువగా చదువుకునే వాళ్ళు ఎక్కువగా హిందూ టైమ్స్ అనేది ఎన్డి టీవీ అనేది క్వారా అనేది వీటిల్ని ఎక్కువ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు వీటిని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అప్ టు ద డేటు ప్రతిరోజూ ఎప్పుడూ ఏది ఇంపార్టెంటు సన్నివేశం దేశంలో జరిగిన ఏది రాష్ట్రంలో జరిగిన మాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ వెంటనే నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్ రావడం వల్ల మేము వెంటనే చదువుకొని వాటిని గుర్తు పెట్టుకోవడానికి ఎంతో ఈజీ అవుతుంది అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్లో కూడా చదవడం కంటే ఫోన్ అనేది ఈ కాలంలో ఎక్కువగా జనాలు వాడడంతో ఈ న్యూస్ ఫీడ్లను వాడడం అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు న్యూస్ పేపర్లు చదవడం కంటే ఫోన్లో చదవడం అనేది సులుభంగా ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద మ్యాటర్లని పెద్ద పెద్ద డిబెట్లని చిన్న చిన్నగా చేసి చిన్న చిన్న న్యూస్ ఫీడ్లని ఒక పది పదిహేను లైన్లలో రాసేసి చిన్న చిన్న పేరాలు షార్ట్ నోట్స్ల కింద రాస్తారు వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది చిన్న చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్లు అన్నిటిని చిన్నగా చేయడం వల్ల వాటిల్ని చదువుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఎగ్జాములో ప్రిపేర్ అయ్యేవాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు బైజూసు బైజూసు అనేది రావుస్ అనేది ఇలాగా కొన్ని కొన్ని ఐఏఎస్ అకాడమీలు ఉన్నాయి ఐఏఎస్ అకాడమీలో ఈ న్యూస్ ఫీడ్లు ఫాలో అవ ని చెప్తూ ఉంటారు వీటిల వల్ల ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఎలా ఈజీగా ఇస్తారు ఈ చానల్సు కొన్ని కొన్ని చానల్సు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తక్కువగా ఈజీ టైంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ సమయాన్ని వినియోగించుకోవడానికి ఎంతో యూస్ అవుతుంది ఇలాగా ఈ న్యూస్ ఫీడ్లు అనేది మనకెంతో ఉపయోగపడుతూ ఉంటాయి నేను ఎ ఎక్కువగా ఎన్డి టీవీని ఎక్కువగా ఫాలో అవుతాను ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు న్యూస్ ఫీడ్స్కి చాలా ఇంటర్నేషనల్ ఎక్కడ ఏ మూల జరిగిన వాటిల్ని వాడుతూ ఉంటారు అలాగే మాకు లోకల్గా అయితే మింట్ అనేది ఒకటి ఉంది మింట ఇలాగా కొన్ని కొన్ని లోకల్ తెలుగు ఆంధ్ర గోదావరి ఫీడ్స్ అని కొన్ని కొన్ని లోకల్ అవి ఉన్నాయి ఈ లోకల్ ఇవన్నీ లోకల్ న్యూసు ఫీడ్స్ని మాకు షార్ట్గా స్వీట్గా చిన్న చిన్న వాటిగా ఇవ్వడం వల్ల మాకు ఎంతో యూస్ అవుతుంది వీట్లవల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం